నమస్తే మేడమ్ మేము మేము మీకోసం మేడమ్ మీకు మీకు మీరు ఫిట్నెస్ కోసం ట్రైనింగ్ కోసం మేము కాల్ చేశాము అరవై ఒకటి మేడమ్ అయ్యో మేడమ్ మేము వెజిటేరియన్ మేడమ్ మేము నాన్ వెజ్ అంత తినము తినము మేడమ్ ఓకే మేడమ్ థ్యాంక్ యూ మేడమ్